పిల్లలు మా ప్రాంతానికి దగ్గరలో బెల్లంపల్లిలో డిగ్రీ కాలేజెస్ అండ్ ఉన్నాయి ప్రగతి కాలేజ్ ఉంది మా పిల్లలు ఆ కాలేజీలో చదువుతున్నారు స్టడీ అయితే చాలా బాగుంటుంది అది మా ఊరికి చాలా దగ్గరలో ఉంది బస్సు సౌకర్యం కూడా మా పిల్లలకు ఉంది సో చదువుపరంగా మా పిల్లలకి ఎలాంటి డిస్టర్బన్స్ లేదు కాలేజీలు చాలా ఉన్నాయి మిమ్స్ ఉంది ఇంకా వాగ్దేవి కాలేజీ కూడా ఉంది మిమ్స్ కాలేజీ ఉంది ప్రతిభ కాలేజ్ ఉంది ఇలాంటి కాలేజీస్లో మా పిల్లలు కూడా చదువుతున్నారు చాలా బాగుంది ఇంకా మా ప్రాంతానికి దగ్గరలో చాలా కాలేజెస్ ఉన్నాయి పిల్లలు బాగా చదువుతున్నారు మా పిల్లలు వచ్చేసి ఇంటర్ ఇంటర్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యేంతవరకు కూడా శివాని కాలేజీ కూడా ఉండేది ఆ కాలేజీలో కూడా మా పిల్లలు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కంప్లీట్ చేశారు ఇంకా శివాని కాలేజ్ పేరుతోనే ఇప్పుడు స్కూల్స్ కూడా ఉన్నాయి కాలేజీలే కాకుండా అండ్ తవక్కలు ఉంది అల్ ఫ్రాన్సిస్ స్కూల్ ఉంది ఇంకా శివాని స్కూలు కూడా ఉండేది సెయింట్ జాన్స్ స్కూల్ చాలా చాలా విద్యాసంస్థలకు సంబంధించి చాలా కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయి చాలా వరకు తెలిసిన పిల్లలందరు మా ఫ్యామిలీలో పిల్లలందరూ బాగా చదువుతున్నారు ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా చదువు పరంగా మా ప్రాంతాల్లో దగ్గర ఉన్న స్కూళ్లలో కాలేజీలో మా పిల్లలు చదువుతున్నారు చదువుపరంగా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఇంకా స్కూల్లో మా ఊర్లో దగ్గర గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి కాలేజీకి సంబంధించినవి పిల్లల స్కూల్కి సంబంధించిన హాస్టల్స్ కూడా చదువుకి సంబంధించి చాలా దగ్గరలో మా ప్రాంతానికి దగ్గరలో కాలేజీలున్నాయి అలాగే స్కూళ్లు కూడా చాలా వరకు ఉన్నాయి మా పిల్లలకి కానీ ఏలాంటి డిస్టర్బన్స్ లేదు బస్సు సౌకర్యాలు కాని ఆటో సౌకర్యాలు కాని చాలా వరకు అందుబాటులో ఉన్నాయి ఇంకా ఇంకా చాలా కాలేజీలు కూడా ఆల్రెడీ కడుతున్నారు రెడీ అవుతున్నాయి ఇంకా పీజీలు చేసుకోవడానికి పెద్ద చదువులు చదవడానికి కూడా ఇక్కడ కంఫర్టబుల్గా ఉండడానికి పిల్లలు చాలా దూరం హైదరాబాద్ అట్లా వెళ్లడానికి కాకుండా దగ్గర్లోనే వాళ్ళ పెద్ద చదువులు కంప్లీట్ చేయడానికి కూడా చాలా కాలేజెస్ రెడీ అవుతున్నాయి మంచిర్యాల ప్రాంతంలో అయితే డిగ్రీ కాలేజీలున్నాయి ఇంకా గోదావరిఖనిలో కూడా చాలా వరకు కాలేజీలున్నాయి దగ్గర దగ్గర ప్రాంతాల్లోనే చాలా మంచి మంచి కాలేజీలో మా పిల్లలు చదువుతు ఉన్నారు మంచి స్టడీ ఉంది కాలేజీలల్లో పిల్లలకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా చదువుతున్నారు ఇవన్నీ మా ప్రాంతాలకు దగ్గరలోనే ఉన్నాయి పిల్లలు అప్ అండ్ డౌన్ వెళ్తారు వస్తారు ఎలాంటి డిస్టర్బెన్స్ చదువు పరంగా మా పిల్లలకి లేవు చాలా దగ్గర ప్రాంతాల్లోనే మాకు మంచి కాలేజీలున్నాయి